గురించి తెలుగువారు సహజంగా మంచి మర్యాదపూర్వకమైన సాందాయబద్దమైన దుస్తులు ధరించే వారు అండి కానీ ఆధునిక ప్రపంచంలో కాలక్రమేణ వారు ధరించే దుస్తుల విషయంలో కొద్దిగా మార్పు వచ్చింది ఎందుకంటే నాగరికమైన ప్రపంచంలో నాగరికత పెరగటం వల్ల ఇలా కాలక్రమేణ దుస్తులు ధరించడంలో మార్పు వచ్చింది అండి